నమస్తే మేడం అవును మేడం సిటీ స్కూల్ ప్రిన్సిపల్ని విజయనగరం మేడం చెప్పండి మేడం ఒకే మేడం పాపా బాబా మేడం సరే మేడం అదే మ్యామ్ ఎల్కేజికి సెకండ్ క్లాస్కి అడ్మిషన్ ఫీస్ అయితే వెయ్యి రూపాయలు మేడం స్కూల్ ఫీసు ఎల్కేజికి పదిహేను వేలు మేడం సెకండ్ క్లాస్కి ఇరవై ఐదు వేలు మేడం అదే విధంగా మరీ స్కూల్ యూనిఫార్మ్ బుక్స్ మేమే ఇస్తాం మేడం తర్వాత మీకు స్కూల్ ఫీస్ కూడా త్రీ టైమ్స్ కింద మూడు వాయిదాలు కింద కట్టుకోవచ్చు మేడం మేడం బస్సు ఫెసిలిటీ ఉంది మేడం మీరు బస్ ఫీస్ మిరే కట్టుకోవాలి మేము కట్టుకోము మేడం బస్ ఫీస్ అయితే మీరే కట్టుకోవాలి హైయర్ స్టడీస్ ఉంటాయి మేడం అంత వెల్ ఎడ్యుకేటెడ్ మేడం టీచర్స్ అందరు కూడా మ్యామ్ మర్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే క్లాసులు ఉంటాయి మేడం ఆఫ్టర్నూన్ నుంచి మనకి స్టడీ హావర్స్ ఉంటాయి మేడం మళ్ళీ ఫోర్ టు ఫైవ్ థర్టీ వరకు గేమ్స్ ఉంటాయి మేడం లేదు మేడం అన్ని కూడా పదిహేను వేలు ఆ ఫీస్లోనే ఉంటాయి మేడం మళ్ళీ ఏం అకర్లేదు ఒక్క బస్ ఫీసు సెపరేట్ కట్టుకోవాలి రిమైనింగ్ బుక్స్ యూనిఫార్మ్ అన్ని మేమే ఇస్తాం అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం లేదు మేడం ఓన్లీ ఫీస్లోనే అవన్నీ ఫీస్లోనే ఇస్తాము మీరు ముడు వాయిదాలు కింద మీరు ఫీస్ కట్టుకోవచ్చు మీరు జాయిన్ చేసి అడ్మిషన్ ఫీస్ కట్టిన తర్వాత జాయిన్ చేసిన ఒక నెలరోజుల్లో మీరు ఫైవ్ థౌసండ్ కట్టాలి మేడం అలా మూడు టర్మ్స్లో కట్టుకోవాలి ఒకే మ్యామ్ అంటే మేడం అదే విధంగా మీకు ఇంకోటేంటంటే పిలల్ని మీరు తీసుకొచ్చి చూసి మీకు నచ్చితే జాయిన్ చేయండి మేడం అదే వచ్చే ముందు కాల్ చేయండి మేడం ఓకే ఉంటాం